హలో బ్యాంక్ నుంచా అండి మేడమ్ లోన్ ఇస్తారా మేడమ్ పర్ పర్సన్ హోమ్ లోన్ కావాలి మేడమ్ అవును మ్యామ్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కావాలి మేడమ్

అవునా మ్యామ్ డాక్యూమెంట్స్ ఏ ఏమేమి కావాలి మేడమ్

సరే మే అవునా ఇంతకముందుకు ఏమి తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైమ్ అదే మరి ఏదన్న ప్రాపర్టీస్ పెట్టాలా అది

అదే మా బాబు ఫారెన్ కూడా వెళ్తున్నాడు అసలు హోమ్ లోన్ తీసుకుందాం తర్వాత ఆయన ఫారెన్కి వెళ్తున్న ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అని అనుకుంటున్నాం

మాకు మాకు ఊరి టూ హండ్రెడ్ అదే రెండు వందల గజాల ఫ్లాట్ ఉంది మేడ్చల్లో ఇంకో సరే మేడమ్ ఏమైన తగ్గిస్తారా అంతేనా ఇక పర్సెంటేజ్ గిట్లా ఈఎంఐ అవునా సరే మేడమ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ